ఒకవేళ పొద్దున పూట వెళ్ళామనుకోండి పొద్దున పూటెళ్తే బాగుంటుంది గుడి గుడికెళ్తే గుడి మనం పిల్లల్ని అక్కడ దేవుడి దర్శనమివ్వచ్చు అక్కడ సై శైలి ప్లేస్ ఉంటుంది కాబట్టి పిల్ల పిల్లలది బాగా ఫ్రెష్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా చాలా టై టైమ్ స్పెన్ టైమ్ ఉండొచ్చు మనము లేకపోతే మధ్యాహ్నం పోతే కుటు కుటుంబంతో సహా లేకపోతే పిల్లలతో సహా మధ్యాహ్నం పోతే ఎక్కడికైనా పార్క్ పోవచ్చు పార్క్ కాడ అక్కడ వా పిల్లలకి ఆట ఆడిపియ్యచ్చు లేదా లేకపోతే పోతే పిల్లలకి సాయంత్రం పూట పోతే పిల్లలకి

చాలా చాలా చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం ఎక్కడికన్నా లోటస్ టెంపుల్ ఉంది ఎన్టీఆర్ గార్డెన్ ఉంది చిలుకూరి బాలాజీ ఉంది ఆట్మా సట్మా టెంపుల్ ఉంది ఎగ్జిబిషన్ ఉంది ఇలా చాలా ఉన్నాయి చూడడానికి అయిపో టెన్షన్ ఉంది కాబట్టి ఎగ్జిబిషన్ చూశారా లైటింగ్ బాగుంటాయి పిల్లలకి చాలా ఇట్లాంటివి చాలా ఆటలు అమూల్యాల వల్లనే చాలా పిల్లలకి ఆడడానికి తోడ్పడతాయి కాబట్టి కుటుంబం ఏదైనా గుడికి పోతే అక్కడ కూర్చొని మాట్లాడినా లేకపోతే పిల్లలు చాలా చాలా టైమ్ దొరకదు కాబట్టి మనం అలా కూడా వెళ్ళచ్చు గుడికి లేదా లేకపోతే స్కూలు స్కూల్ సేలవులు స్కూల్ సెలవులొచ్చినప్పుడు మనం పిల్లలతో సహా కుటుంబంతో సహా ఎక్కడైనా దూరం నాలుగైదు రోజులు వెళ్ళచ్చు మనం తిరుపతి యాదరిగుట్టకి ఇలా ఎక్కడికైనా వెళ్ళచ్చు లేకపోతే అమ్మ వాళ్ళు పిల్లలయితే సాధారణంగా పిల్లలయితే ఊరికెళ్దాం అననుకుంటారు ఊరికెళ్ళాలనే అమ్మ వాళ్ళ దగ్గర చాలా మంది ఉండలేకపోతే మామ్మ మా అమ్మ వాళ్ళ దగరెళ్తే ఇలా చాలామంది చాలా దగ్గరెళ్ళదు కాబట్టి సెలవులో కుటుంబంతో సహా వెళ్ళాలంటే స్కూల్ పిల్లలకు ఎలా స్కూల్ ఉంటాయి కాబట్టి స్కూల్లో మధ్యలో ఊరికెళ్ళడానికి పాజి ఊరికెళ్ళడానికి కుదరద్ కాబట్టి సెలవులోనే చాలా మంది ఊరికి ఎళ్తారు అమ్మమ్మ వాళ్ళ దగ్గరెళ్తారు నానమ్మ వాళ్ళ దగ్గరెళ్తారు మేనమామ ఇలానే కొన్ని రోజులు ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉంటారు లేకపోతే మేనమామ వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉంటారు లేకపోతే అత్త వాళ్ళ దగ్గర లేకపోతే అక్క వాళ్ళ దగ్గర ఎక్కడికైనా వెళ్తే మనం కుటుంబంతో సహా పోతే మనం చాలా టైమ్ ఉండ ఉండడానికైనా పోతే అప్పుడేమైనా టైమ్ వాళ్ళ ఒకళ్ళకొకళ్ళు కుటుంబం ఒకసారి మనం ముందే తెలుసుకుంటే మన ఎంత ఎంజాయమెంట్ అవుతుందో ఒకళ్ళకొకళ్ళు తెలుసుకోబట్టి కాబట్టి దూరం ఫోర్ ఫైవ్ డేస్ మనం ఎక్కడికైనా ట్రిప్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కుటుంబం ఒకటి కుటుంబము పిల్లలు ఒకటే దగ్గరగా ఉంటరు కాబట్టి మనకైనా ఒకటేసారి అందరినీ కలిసి చూసి ఇంకా మనకైన చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా మనం సెలవులున్నప్పుడు లేకపోతే సెలవున్న రోజు ఎక్కడికైనా దే అందరు కలిస్తే బాగుంటుందని మనకైనా అనిపిస్తుంది కాబట్టి సెలవు అంటే ఇలా మన కలిసి ఉండాలనే సెలవు అంటే ఇలానే అందరం కలిసి ఉండాలని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కా కు సెలవు ఉన్న రోజు మనం ఎక్కడికైనా బయటికి పోతే కలిసి ఉండాలని మనకైనా అనిపిస్తుంది కాబట్టి కుటుంబంతో సహా పిల్లలతో సహా ఎక్కడికైనా బయటికి ఎప్పుడైనా ఖచ్చితంగా వెళ్ళాలి మన ఒకసారైనా ఒకసారి ఖచ్చితంగా వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్తేనే మనకన్నా తెలుస్తుంది మనం బయటకెళ్ళినప్పుడు లేకపోతే ఊరికెళ్ళినప్పుడు ఎక్కడైనా తిరగడానికెళ్ళినప్పుడు ఇలా పార్క్కెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడికైనా గుడికెళ్ళినప్పుడు కుటుంబంతో సహా పిల్లలతో సహా ఎలా ఎంజాయ్మెంట్ చేద్దామని మనకన్నా తెలిసిపోతుంది కాబట్టి కుటుంబంతో సహా లేకపోతే పిల్లలతో సహా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఏ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారైతే వెళ్ళాలి ఎప్పుడైనా స్కూలు స్కూల్ స్కూల్ అంటే పిల్లలైనా మైండ్ ఫ్రెష్గా ఉండదు ఎక్కడికైనా మనం ఎంజాయ్ చేస్తే పిల్లల మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వెళ్ళాలే కుటుంబం కుటుంబం మనం కుటుంబంతో సహా ఎక్కడికైనా తిరగడానికెళ్తే మన పిల్లల్ని కూడా తెలుస్తుంది మన కుటుంబం ఇంత పెద్దదుంది వాళ్ళ వీళ్ళు వీళ్ళు మన చుట్టాలు వీళ్ళు మన ఇప్పుడు ఈ ఇప్పుడైతే పిల్లలకి ఎవరికి ఏ చుట్టం ఏం ఏం తెలుస్తలేదు కాబట్టి మనం కుటుంబంతో సహ తెలిస్తే మన పిల్లల్ని కూడా తెలుస్తుంది వీళ్ళే మనకు మేనమామలవుతారా అక్కలవుతారా చెల్లెలవుతారా అందరు మన కుటుంబంకి మన పిల్లలకి ఏమేం రిలేషన్ అవన్నీ తెలిసిపోతాయి కాబట్టి కుటుంబంతో సహా పిల్లలతో సహా కలిసి మెలిసి ఎక్కడికైనా వెళ్తే మనము మన పిల్లల మైండ్ ఫ్రెష్ అవుతుంది వాళ్ళకి మన రిలేషన్ కూడా తెలిసిపోతుంది మన ఎంజాయ్మెంట్ ఎంతుంది అది కూడా తెలిసిపోతుంది కాబట్టి మన కుటుంబంతో సహా పిల్లలతో సహా మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారైనా కంపల్సరీ వెళ్ళాలి సెలవు ఉన్న రోజుయితే కంపల్సరిగా ఖచ్చితంగా వెళ్తే చాలా ఎంజాయ్ అవుతుంది కాబట్టి సెలవు రోజయితే మనం గుడికైనా వెళ్ళచ్చు లేకపోతే సెలవులు ఉన్న రోజైతే మనం ఎక్కడైనా ఊరికైన వెళ్ళచ్చు సరే